హలో ఏవండి చీరలు అట అండి చీరలు మీ దగ్గరున్నాయా ఏం ఉన్నాయి అండి కాటను జరీ చీరలు ఎంత ఉన్నాయండి అరవై నంబరు ఎంతండి చీరలు ఉన్నాయి కదా నంబర్లు జరీ చీరలు రంగులు ఉంటాయి కదా వాయిల్ చీరెలు ఎంత అండి రేటు

రెడీమేడ్ ఎంతలో ఉందండి అంటే తక్కువ రేట్లోనూ ఉన్నాయి పెద్ద రేట్లోనూ కూడా ఉన్నాయి అండి చెప్పండి తక్కువ రేట్లోనూ ఉన్నాయి పెద్ద ఎక్కువ రేట్లోవి కూడా ఉన్నాయి కదండి చెప్పండి జాకెట్ ముక్కలు మీటర్ ఎంతండి మీటర్ ముక్కలు ఉన్నాయా జాకెట్ ముక్కలు జాకెట్టు ముక్కలు మీటర్ ముక్కలున్నాయా ఎనభైలో మీరు మీటర్ ముక్కలే ఇస్తున్నారు కదండి ఎనభై ఎనభైకే అరవైకి కూడా మీటర్ ముక్కలే ఇస్తున్నారు కదా బయట ఉన్నాయండి మంచి మంచి రకాల్లో తీసుకుందాం అని అడుగుతున్నాను ఎంతలో ఉన్నాయని రేటు మా పాపకి చొక్కాలు ఉన్నాయా అండి గౌన్లు చ గౌన్లు జాకెట్ ముక్కలే ఉన్నాయా కుట్టించుకోటానికే కుట్టి కూడా ఉన్నవి ఉంటే చూపించండి మాకు కుట్టిన ముక్కలు కూడా ఉన్నాయి ఈ గౌన్లు ఒక జత ప్యాంటు చొక్కా కూడా చూపించండి ప్యాంటు చొక్కా తీస్కుంటాం ఆ రేట్లో ఉంటాయిగానీ చూపించండి మరి చూపిస్తే మేమేదో రేటుకి అడిగి తీస్కుంటాం మరి సరే అండి